నమస్తే మ్యాడం మ్యామ్ నేను మా ఫామిలీతో కలిసి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను ఎస్ మ్యాడం మ్యాడం మేము టెన్ డేస్ లీవుకెళ్తున్నాం మ్యాడం మా అబ్బాయిని తీస్కుని వెళదాం అనుకుంటున్నాము మ్యాడం టెన్ డేస్ అవ్వదు అంటే ఇప్పుడు సింహాచలం అన్నవరం తుని తర్వాత తిరుపతి విజయవాడ ఇవన్నీ మొక్కులు ఉన్నాయి మ్యాడం పర్లేదు మ్యాడం నేను బుక్స్ అవి పట్టుకెళ్ళి నేను చదివిస్తాను దగ్గరుండి నిజమే మ్యాడం మళ్ళి ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అదే విధంగా తిరుపతి దేవస్థానంలో కూడా మేము రూమ్ అది బుక్ చేసేస్కున్నాం సరే మ్యాడం అలాగే మ్యాడం మేము తీసుకెళ్ళి బుక్స్ కూడా పట్టుకెళ్ళిపోయి మేమే దగ్గరుండి చదివించుకుంటాము మ్యాడం ఈ యూనిట్కి ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది మాదే మ్యాడం అలాగని నేను లెటర్ రాసిస్తాను

ఓకే మ్యాడం పంపిస్తాను మ్యాడం రేపు లెటర్ రాసి అబ్బాయి సంతకం పెట్టి అబ్బాయితో పంపిస్తాను త్యాంక్స్ మ్యాడం లీవ్ ఇచ్చినందుకు ఉంటా మ్యాడం